ఆంధ్రప్రదేశ్లోని సాంప్రదాయక పండుగలు అనగా సంక్రాంతి ఉగాది శ్రీరామనవమి ఇంకా అనేక రకాల పండుగలు ఉన్నాయి వాటి అన్నింటిని సాంప్రదాయక విలువలతో కూడి చేసుకుంటారు ప్రజలు వాటికి ప్రత్యేకమైన గ్రీటింగ్స్ అనగా ఇప్పుడు ఉగాది పండక్కి అందరు ఉగాది పచ్చడి చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు అలాగే శ్రీరామనవమికి పానకం తె ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుకుంటారు అదే సంక్రాంతి పండక్కి అరిసెలు చక్రాలు ఇచ్చి గ్రీటింగ్స్ చెప్పుకుంటారు ఇలా ఆ ప్రపంచ ఆ అలాగా అలాంటి సాంప్రదాయక విలువలను ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తెలుపుకుంటారు అంతే ఇంక ఆచారాలు ఏంటంటే ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి వినాయక చవితికి ఈ పది రోజులు బొమ్మను పెట్టి పండుగ చేయడం అలాగే దసరా పండక్కి పది రోజులు విగ్రహాన్నిపెట్టి పూజలు చేసి ఎంతో గొప్పగా అనేకమైన విధాన ఆచారాలను పాట్టించి చాలా చక్కగా పండుగను జరుపుకుంటారు దీనికి కూడా స్పెషల్ గ్రీటింగ్స్తో పిలుస్తారు ప్రతి అన్నీ రకాల పూజలు అనుసరించి ఆచరించి చక్కటిని చక్కగా పాటిస్తారు ఆ ఇంకా అనేక రకమైన సాంప్రదాయ విలువలతో కూడిన ప్రపంచాన్ని మనం చూడాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ద చాలా చక్కని విలువలు పాటిస్తారు వారు సాంప్రదాయ విలువలను పాటించడం వల్ల ఎంతగానో ముందడుగు వేయగలుగుతున్నాము ఆ ఇంకా వినోదానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు చక్కని సినిమాలు చూడడం చక్కగా అన్ని విధాలుగా ఆచరించడం అన్నీ చేస్తు ఉంటారు